హలో హలో నమస్కారం అమ్మా అవును అండి అవును మా డబల్ బెడ్రూమ్ పన్నెండు వందల ఎస్ఎస్టి అవును అది అమ్మా మీరు ఎక్కడ ఉంటారు అమ్మా మేము పదకొండువేలు చెప్తున్నాము అమ్మా మీరు ఉండాలి అంటే ఇల్లు చూసి చెప్పండి ఇల్లు చూసారా లేదా మీకు ఏ విధంగా మరీ లీజ్ మాకు డబ్బులు అవసరం ఉందమ్మా లీజ్కి మీరు డబ్బులు ఇస్తాను అంటే లీజ్కి ఇచ్చిన ఓకే లీజ్కి ఇస్తాము రెంట్కి మీకు ఓకే అనుకుంటే పదకొండువేలు అమ్మా లీజ్ అంటే ఒక ఆరు లక్షలు కావాలి అమ్మా ఆల్మోస్ట్ సరే చూడండి మీకు అవసరం ఉంటే తీసుకోండి లేకుంటే చెప్పండి మాములుగా అయితే మీరు రెంట్ పదకొండువేలు లెక్కన ఇచ్చేసిన సరిపోతుంది అవన్నీ మీవే అమ్మా కరెంటు మీరు వాడుకుంటారు కాబట్టి మీరే కట్టుకోవాలి వాటర్ కూడా మీరు వాడుకొని మీరే వాడుకోవాలి మున్సిపాలిటీ బిల్ కూడా మీరే కట్టుకోవాలి వాటర్ బిల్లు తగ్గించడానికి ఎలాగమ్మా మీరు ఇల్లు మరి చూసి మేము కూడా టాక్స్లు అవి కట్టుకోవాలి కదా ఇపుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి తగ్గించమంటే కుదరదు మీకు కావాలి అంటే తీస్కోండి ఇంకేవైనా ఉంటే వెయ్యి రూపాయలు తగ్గినా పదివేలు పదివేలకి తీసుకోమ్మా మరి పదివేలు అయితే ఓకే అంతకన్నా తగ్గించం మీ ఇష్టం లక్ష నేను తగ్గించేది లేదు అమ్మా ఐదు లక్షల యాభై వేల వరకు వస్తుంది అంతకన్నా ఎక్కువ నేనేమి చేయలేను

రెంట్ తీస్కుంటావా అగ్రీమెంట్ అనేది మీరు తయారుచేసి ఇస్తాము అమ్మ పదకొండు నెల్లకి అగ్రిమెంట్ ఇస్తాము మళ్ళీ కావాలి అంటే మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది మీరు అమ్మ మంచి రోజు చూసుకొని వచ్చేయండి అమ్మా మంచి రోజు చూసుకొని మీ ముహూర్తం చూసుకొని మాట్లాడేసారు కదా ఓకే అండి ఓకే అండి ఓకే